అంతర్జాతీయస్థాయిలో మరింత గుర్తింపుపొందాల్సిన కొన్ని భారతీయ క్రీడలు ఫుడ్బాల్ మరియు టెన్నీస్ బ్యాడ్మింటన్ ఇంకా చెస్సు ఇంకా క్యారంస్సు అలాంటి క్రీడలన్నీ ఇంకా మరింత గుర్తింపుపొందాల్సినవే అంతర్జాతీయపరంగా ఇప్ప ఇప్పటివరకు అయితే ఇంకా ఇప్పుడు మనకు క్రికెట్ అనేది అంతర్జాతీయస్థాయిలో చాలా గుర్తింపు ఉన్న క్రీడా అది ఎందుకంటే అదీ ఇది ఇప్పుడు క్రికెట్ ఒకవేళ ఆడుతున్న కూడా దానికి ఇయ్ లైవుగా మనము ఐదు ఆరు కోట్లమంది ఒకటేసారి చుస్తూ ఉంటారు దాన్ని కానీ ఈ మిగతా క్రీడలు అంత అంతవరకు అంతస్థాయిలో గుర్తింపు లేవు కాబట్టి అవి రెండు కోట్లు అంతకూడా మరీపోవు అవి కాబట్టి మన మనకు ఇంకా గుర్తింపు పొందాల్సిన క్రీడాలు అంటే ఇప్పటికి ఇంకా ఫుడ్బాలు ఉంది ఎందుకంటే అది మన భారతదేశపు చాలా భారతదేశంలో మొటమొదటి మొట్టమొదటి క్రీడా అది ఇంకా ఫుడ్బా హాకీ మా మన భారతదేశపు క్రీడా అది హాకీ ఇంకా అది ఇంకా చాలా గుర్తింపు పొందాల్సింది ఎందుకంటే అది భారతదేశపు మెయిన్ అత్యంత ముఖ్యమైన క్రీడ కాబట్టి దాన్ని మనము మరింత స్థాయిలోకి తీసుకెళ్ళాలి అంటే దాన్ని మనమే ముందుండి ప్రోత్సహం చెయ్యాలి ఆ క్రీడలు మనము పాల్గొని మనము దాన్ దానిలో ఉన్న దానిలో ఉన్న ముఖ్యమైనవి అన్నీ తెలుసుకొని మనం ఇంకొకరితో పంచుకోవాలి అప్పుడే దాని గురించి అందరికీ తెలుస్తుంది దానివల్ల అదీ చాలా గుర్తింపు పొన్ పొందుతుంది అప్పుడు ఇలాంటివి ఇలాంటివే కాకుండా ఇంకా చాలా క్రీడలు మన భారతదేశంలో ఎక్కువ గుర్తింపు లేకుండా ఇంకా ఉన్నాయి చాల కానీ మనకు కావాల్సిన ముఖ్యమైన క్రీడలు మాత్రం హాకీ ఇంకా ఫుడ్బాలు వాలీబాల్ ఇలాంటి టెన్నీసు బ్యాడ్మింటన్ రన్నింగు ఇలాంటివి అన్నీ ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి ఇలాంటివి తీసుకెళ్ళాలి అంటే ముందు మన భారతదేశంలో ఉన్న వీటిలో మెరిట్ అయిన విద్ విద్యార్థులు అందరూ ముందుకెళ్ళి ఒలింపిక్స్లో ఆడి వాళ్ళు మెడల్స్ తెచ్చుకోని చూపిస్తే మనం మనం ఇంకా దాన్ని ఎక్కువ గుర్తింపు ఉంటుంది అలా నెక్స్ట్ ముందు వచ్చే తరాల వాళ్ళకి కూడా దాని గురించి అందరికీ ప్రోత్సాహంగా చెప్పుకోవడానికి ఉంటుంది చెప్పి వాళ్ళని కూడా ముందుండి మనం నడిపించడానికి అవకాశంగా ఉంటుంది